ఏమండీ హలో హలో హలో ఏమండీ మీ దగ్గర పొలం లీజుకిస్తారని తెలిసింది ఎంత చెప్తున్నారండీ

ఏమైనా పాతిక వేలకేమైనా కుదురుతుందా అండీ అయితే ఇప్పుడున్న రేటుకే ఇవ్వండీ పెంచుదాము అనుకుంది వచ్చే సంవత్సరం చూసుకోవచ్చు సరేలేండి అలాగే కనివ్వండి అయితే సరే అయితే